సార్ మాకు బ్యాగ్స్ కావాలి అంటే చిల్డ్రన్స్కి చిన్న పిల్లలకి బ్యాగ్స్ కావాలి చిన్న పిల్లలకి అంటే నర్సరీ ఎల్కెజి వాళ్ళకి కావాలి అంటే అలాంటి బ్యాగ్స్ కావాలి అంతే చిన్నవి క్వాలిటీ బ్యాగ్ అవ్వాలి అంటే డ్యూరేషన్ లాంగ్ అంటే ఎక్కువ రావాలి అదే కాకుండా మీ దగ్గర ల్యాప్టాప్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయా అంటే నాకు అన్నీ టైప్స్ కావాలి అంటే ల్యాప్టాప్ బ్యాగ్ కూడా కావాలి మళ్ళీ ప్లేస్కి సంబందించిన బ్యాగ్స్ కూడా కావాలి అంటే క్వాలిటీ ఎట్లాంటివి ఉన్నాయండి అంటే సేఫ్టీ ప్రొటెక్షన్ ఉంటుందా

రేట్స్ ఎట్లా ఉండొచ్చు అంటే రే రేట్స్ ఏ రేంజ్లో ఉంటాయి ఓకే సార్ ఓకే సార్ ఈ ల్యాప్టాప్ బ్యాగ్స్ ప్రొటెక్షన్ బాగుంటుందా సార్ అంటే ల్యాప్టాప్కి అంటే బ్యాగ్స్ కాకుండా మీ స్టేషనరీ షాప్లో ఇంకా ఏం అవైలబుల్ ఉన్నాయి సార్ బల్క్లో ఏం అవసరం లేదు నాకు సింగిల్ పీస్ సరిపోతుంది సింగల్ పీసెస్ సరిపోతాయి ఓకే సార్ త్వరలో షాప్ని విసిట్ చేస్తా త్యాంక్ యూ ఓకే సార్ త్యాంక్ యూ